మా చిన్నప్పటి స్కూల్ లో మా మ్యాడం ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇచ్చింది అది ఏంటంటే పాత నాణెలు అన్నీ కలెక్షన్ చేసి బుక్కు లో అంటించమన్నారు నేను అర్ధరూపాయ పావలా పది పైసలు పైసా ఇరవై ఐదు పైసలు ఐదు రూపాయల నోటు పది రూపాయల కాయిన్ ఇలా అన్ని కూడా కలెక్షన్ చేసి బుక్కు పై అంటించాను అలానే ఆ అలవాటు నాకు ఇప్పుడు అలానే ఉంది అందువలన నేను ఇప్పుడు కూడా దేశాలు విదేశాలు నోట్ లను కరెన్సీ ని డాలర్స్ ను కలెక్షన్ చేసి ఒక బుక్కు లో నేను దాచుకుంటున్నాను ఇప్పుడు వాటికి చాలా వాల్యూ ఉంది అలానే అవి కూడా ఇప్పుడు ఎక్కడా లభించటం లేదు అందువలన వాటికి ఎక్కువగా విలువ పెరిగింది